ట్రావెల్ కంపెనీలు అంటే చాలా విన్నా ఉన్నాయి ట్రావెల్ కంపెనీలు అంటే ఏంటంటే మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నాం అంటే వాళ్ళు మనకి ఫస్ట్ గైడ్ చేస్తారు ఇలాచోటు ఇలా ప్ర ఉన్న అక్కడనుంచి ఎక్కడికి ట్రావెల్ వెళ్ళాలని ముందు మనము వాళ్ళకు ఇక్కడ దగ్గరికి వెళ్తున్నాం అంటే వాళ్ళ మనకి ఫస్ట్ అమౌంట్ చెప్తారు బిల్లు ఇస్తారు ఇంత వెళ్తుంది ఎంత అవుతుంది మాకింత కావాలి అని మనం అంటే ప్లాన్ వేసుకోవాలి ముందు

ఇప్పుడు మనము సాలార్ జంగ్ మ్యూజియం ఉంది ఇప్పుడు అక్కడికి పోతే మనం ఎక్కడెక్కడ చూడాలి ఏమేమి చూడాలి ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి అంటే ఇది ఇలా ఉంటుంది ఇక్కడ ఒకప్పుడు ఇలా ఉంటుండే ఇప్పుడు ఇలా అయింది దీనికో చరిత్ర ఉంది అని చాలా చెప్తారు వాళ్ళు ఏందంటే వాళ్ళు గైడ్స్ ఏంటంటే కంపేర్ ట్రావెల్ కంపెనీ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి చాలా తెలుసు అంటే ఇక్కడ ఏముంది అని వాళ్ళు చెప్తారు చోటికి వెళ్దామంటే చోట్ల ఒకప్పుడు ఇలా రాజులు ఉండేవాళ్ళు గోల్కొండకి వెళ్ళినా లేకపోతే సాలార్ జంగ్ మ్యూజియంకి వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా అంటే అక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడ ఏముంది దాని చరిత్ర అనేది వాళ్ళు చెప్తారు ఏమిటంటే అక్కడ ఏముందంటే వాళ్ళకి తెలిసిన విషయాలు మనకంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఎమున్నాయి అని చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు మనకి అక్కడున్న పరిసరాలు చూస్తూ చెట్లు పూలు అక్కడున్న ఇలా చాలా చోట్లు మనకు తెలువని అంటే ఎక్కడ ఎక్కడ ఉన్నాయో నదిలు అంటే మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తారు మనకు చెప్తారు మనకి గైడ్ చేస్తారు వాళ్ళు మనకి అంటే అక్కడ ఎలా ఉందో ఏముందో అప్పుడు ఒకప్పుడు ఎలా ఉండెనో ఇప్పుడెలా ఉంది అంటే దానికి ఒక చరిత్ర మనకు వాళ్ళు వివరిస్తారు చాలా మంచిగా అక్కడ ఫోటోలు ఎక్కడ దిగాలి ఎక్కడ దిగొద్దు అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అని వివరంతో మంచి చక్కగా చెప్తారు మనకు టైం అవగానే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లంచ్ వాళ్ళే చూసుకుంటారు మనకి మనం వడ్డి ఇవ్వాలి వాళ్ళకి దిగగానే మనకి ఫస్ట్ పరిసరాలు చూపిస్తారు వాళ్ళు మనకి ఫస్ట్ ప్రొద్దున లేవగానే స్నానాలు గీనాలు చేసుకొని వెళ్ళిన తర్వాత సార్ టైం అయ్యింది సార్ మీరు వెళ్ళాల్సిన ప్రదేశం వచ్చింది మీరు రావాలి అని చెప్పి మన కుటుంబం సభ్యులు అందరూ ఎవరున్నారు వాళ్ళందరూ బస్సు ఎక్కి చూడవలసిన ప్రదేశాలకు వెళ్తాము చూసి ఏం చేయాలంటే ఆహా ఇలా ఉంది చాలా చక్కగా ఉంది సార్ ఇది ఇలా ఫస్ట్ ఇలా ఉండేది రాజుల వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు ఇక్కడున్నారు అని అందరికీ చెప్తుండే వాళ్ళు చూడవలసినవి ఫోటోలు దిగాల్సినవి మన ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అవన్ని చెప్తారు వాళ్ళు మనకి గైడ్ చేసి అక్కడ చాలా చక్కగా చెప్తారు వాళ్ళు చూసిన తర్వాత ఎలా ఉన్నాయి ఈ ప్రదేశాలు ఇలా ప్లేస్లో అవి ఏమేమున్నాయి మనకి చక్కగా తిరిగి చూపిస్తారు వాళ్ళు ఆహా ఇలా ఉండేనా అని మనకు అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు మనకు తెలియని అనుభూతి కలుగుతుంది ఏమిటంటే అక్కడ చాలా తెలియని తెలియని కొత్త కొత్త విశేషాలు ఉంటాయి వాళ్ళు చెప్పేటప్పుడు మనకి ఏంటి ఈ విశేషాలు మనకి చాలా తెలియని కొత్తగా అనిపిస్తుంది మనకి ఏమిటంటే చాలా తెలియని ప్రదేశాలు చూపిస్తుంది మనకి అక్కడేంటంటే చెప్పాలంటే మనకి తెలియని విశేషాలు ఏమన్నా ఉంటే తర్వాత తెలియని విషయాలు మనకి మంచి చక్కగా చెబుతారు అప్పుడు రాజులు ఇలా ఉండేవాళ్ళే మనకి ఇలా చేసిన వాళ్ళు కోతాళు కట్టించారు వాళ్ళే అని తిరుపతికి వెళ్దామంటే తిరుపతి వెంకన్న స్వామి ఎలా ఉంది దాని ఒక చరిత్ర మనకు చాలా చక్కగా వివరిస్తారు వాళ్ళు ఒకప్పుడు ఇలా ఉండే దేవస్థానము ఇక్కడ తిరుణాల ఇలా అయ్యింది అప్పుడు ఇలా ఉండే తిరుపతిలో ఇలా అని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చక్కగా చెప్తారు చాలా చక్కగా చెప్తరు వాళ్ళు అంటే ప్రదేశాలు ఇలా ఉన్నాయి ఫోటో ఇక్కడ డిగాలి సార్ ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది ప్లేస్లు నీళ్ళు అన్నీ ఉంటాయి అన్ని చాలా మంచిగా చెప్తరు వాళ్ళు చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ప్లేసెస్ మనకి చాలా చక్కగా ఉంటుంది మనకి వాళ్ళు చెప్పేటప్పుడు మనకి అనిపిస్తుంది అంటే ఆహా ఇలా ఉండేనా ఒకప్పుడు అని మనకి చాలా తెలియని ఒక అనుభూతి కలుగుతుంది మనకి చూడడానికి చెప్పడానికి చెప్పడానికి చాలా ఆనందంగా ఉంటుంది అంటే మనకి చూడడానికి ఏమవుతుందంటే అంటే ఆ ప్లేస్లో ఇలా ఒకప్పుడు ఇలా ఉండేనా తెలివన అనిపిస్తుంది మనకి ఆ చాలా కనిఖీయలే అని అనిపిస్తుంది పషేషాలు అంటే మనం చూడడానికి చేయడానికి చాలా ఆనందంగా ఉంటుంది చేయడానికి చాలా చక్కగా ఉంటుంది చేయడానికి ఇంకా చాలా చక్కగా ఉంటుంది ఏమో తెలియని విశేషాలు కనపడతాయి చాలా చక్కగా చెప్తారు వాళ్ళు మనకి కంపెనీలో వాళ్ళు ఏందంటే పొద్దుగాల మనకి లంచ్ టైం టిఫిన్ అయ్యింది సార్ మీరు అనగానే బిల్ ఇస్తారు ఆ బిల్ కట్టాలి మనము చాలా మంచిగా ఉంటుంది ఆశలంగా ఆనందంగా చాలా ఉంటుంది ఫోటోలు దిగాలి ఫొటోస్ చూడడానికి మనం ఎక్కడ వెళ్ళాము లేము చాలా కొత్తగా ఏదో తెలియని విశేషాలు అందంగా ఉంటుంది